నేను సాంప్రదాయకంగా పెన్నుతో కాగితం కాగితంపై రాయడానికి ఇష్టపడతాను కానీ ల్యాప్టాప్ మరియు మొబైల్ కూడా సౌకర్యవంతంగా ఉంటాయి ఇటీవల సంవత్సరాలలో సాంకేతికత అభివృద్ధి కారణంగా రాయడం చాలా సులభమైంది మరియు వేగవంతమైంది కానీ చేతితో రాసే అనుభూతి అది అందించలేదు